మీరు ఎయిర్టెల్ సిమ్ వాడుతున్నట్లు అయితే ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ నెంబర్తో లాగిన్ అవ్వండి ఓ టీ పీ వస్తుంది హోమ్ స్క్రీన్లోనే మీ బ్యాలెన్స్ డేటా వాడకం ఫోన్ల ద్వారా కనిపిస్తాయి ఇతరుల ఇతర ఉపయోగకరమైన యూ ఎస్ ఎస్ డీ కోడ్లను కోడులు బ్యాలెన్స్ చెక్ చెయ్యడానికి స్టార్ ఒకటి రెండు మూడు హ్యాష్ డేటా బ్యాలెన్స్ చెక్ చెయ్యడానికి స్టార్ వన్ టూ వన్ హ్యాష్ మొబైల్ నెంబర్ తెలుసుకోవాలంటే స్టార్ టూ ఎయిట్ టూ హ్యాష్ ఏదైనా సమస్య ఉంటే మీరు ఒకటి తొమ్మిది ఎనిమిది లేదా ఒకటి రెండు ఒకటికు కాల్ చేసి కస్టమర్ కేర్తో మాట్లాడుకోవచ్చు